సార్ నమస్తే సార్ ఇది శ్రీనివాస ట్రావెల్ ఏజెన్సీయేనండి సార్ నా పేరు నా పేరు హరికుమార్ గారండి సార్ మేము ఇలాగ అరకు వెళ్ళాలని చెప్పేసి ఫ్యా ఫ్యామిలీ మెత్తం అనుకుంటున్నాము మేము ఏడుగురెళ్తాం సార్ మేము మీకు ఎంత టోటల్గా మీరు ఎ ఎక్క ఎ ఏ రోజుని కారు కానీ ఏయైనా బస్సు కానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయా కొంచెం చూసి చెప్తారా అండి ఏంటండి బస్సు అయితే వెళ్ళడాని అరకు వెళ్ళడానికి బావుంటదాండి ఎప్పుడండి ఎల్లుండండి ఓకే టా ఎంతమంది వెళ్ళొచ్చండి బస్సు మీద ఒక ఇర ఒక ఇరవై మంది వెళ్ళొచ్చండి మీరు మధ్యలోన ఎక్క ఎక్కడైన ఎక్కడైనా ఆపుతారండి అంటే మేము బస్సుమీద వెళ్తాం అంటే మధ్య మధ్యలో బొర్రా కేవ్స్ అని ఇవన్నీ తగులుతూ ఉంటాయి కదండీ అక్కడ అక్కడ ఏమైనా ఆపుతారండి ఓకే మొత్తం అరకు ట్రిప్కి తీసుకెళ్ళడానికి ఎంత అవుతదండి ఎంత తీసుకుంటారు అరకుకి పద్దెనిమిది వందలా అండి ఓకేనండి అదే మేము మళ్ళీ మా మేము ఇరవై తా ఇరవై తారీఖున వెళ్తాం అండి అంటే ఎల్లుండి వెళ్తాము ఎల్లుండి ఇర ఎల్లుండి ఇరవై మళ్ళీ ఇరవై రెండున వస్తామండి మళ్ళీ మనం ఇరవై ఒకటిన వస్తామండి ఇరవై ఒకటిన వస్తామండి ఇరవైన వెళ్ళి ఇరవై ఒకటిన వస్తామండి ఆ మాములుగా బడ్జెట్ అంటే ఒకరోజేనండి ప పద్దెనిమిది వందలాండి అంటే ఎక్కవ దూరం వెళ్తున్నాం కదా సార్ మాకు ఇలాగ ఏసీ బస్సే కావాలండి ఓకే అవునండి

సరే మై మేము డిటైల్స్ అన్నీ మీకు మా ఇంటి అడ్రస్సు గట్టా మీకు వాట్సప్ చేస్తామండి అలాగేనండి కొంచెం మాకు తొందరగా వచ్చేలా చూడండి డ్రైవర్ కూడా మాకు కొంచెం మంచోళ్ళని పెట్టండి అంటే ఎక్కువ దూరం వెళ్తాం కదండి